హలో సార్ సుధీర్ వాళ్ళ ఫాదరా అండీ మాట్లాడేది సార్ అదే సార్ మీ అబ్బయ్ ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ మర్క్స్ చాలా తక్కువచ్చాయి సార్ మ్యాథ్స్ అయితే ఫెయిలైపోయాడు సార్ అసలు అలాగే ఇంగ్లీష్ కూడా ఫెయిల్ అయిపోయాడు సార్ ఫ్యూచర్లో మరీ బీటెక్ చెయ్యాలన్నా మరీ ఫర్దర్గా చదవాలన్నా మ్యాథ్స్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ సార్ అవునా సార్ అదే సార్ మేము సార్ అదే సారు మేమూ వీలైనంత వరకు చేస్తున్నాం సారు మీరు పేరెంట్స్ కాబట్టి మీరే చెయ్యాలి సార్ మేమూ చెయ్యిచేసుకోలేం మేమేం చేయలేం కదా అవును సార్ మేము చూసుకోవాలి నిజమే సార్ మరీ మేమూ చెప్తున్నాం సారూ అల్లరి చేస్తున్నాడు ఆలా గేమ్స్ ఆడతాడు అందరతో మాట్లాడతాడు అందరినీ గిచ్చుతాడు అంతేకానీ చదువు మీద మాత్రం ఇంట్రెస్ట్ లేదు సారు అవును అవును సార్ నిజమే సార్ కానీ మరి ఆ అబ్బాయి అసలు వినట్లేదు సార్ ఇలాగైతే సెకండ్ యూనిట్ కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే మరి కష్టం కదా సార్ అందుకే సార్ మేము దగ్గరుండి చదివిస్తాం మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి సార్ దగ్గరుండి ఇంటికాడ సార్ హోమ్వర్క్స్ ఇస్తున్నాము సారూ హోమ్వర్క్స్ ఇంటికాడ చేస్తున్నాడా సారు లేదు సార్ హోమ్వర్క్స్ ఇస్తున్నాము సారు ఏం వర్క్సు చెయ్యట్లేదు సారు మరి మీకేమని చెప్తున్నాడో తెలీదు కానీ హోమ్ వర్క్సు చెయ్యట్లేదు సారు అదే సార్ అందుకే ఫస్ట్ యూనిట్టే కదా అయ్యింది ఇప్పుడే కదా తెల్సింది మాకు కూడా అంటే సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి మరి మేమ్ కేర్ తీసుకుంటాం సార్ మీరు కూడా తీసుకోండి సార్ అయితే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సరే సార్ అయితే